నమస్కారం చెప్పండి

ఓకే అండి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి అండి మీది

ఓకే అండి మీరు ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అండి పెల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు వేల పదహారులో పాస్ అవుట్ అయ్యారు ఇప్పటిదాకా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా జాబ్లో ఉన్నారా ఓకే అండి ఇప్పుడు మీరైతే మీరు బయట ట్రై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారండి అదే మా కన్సల్టెన్సీ ద్వారా అయితే వెళ్ళినట్టు అయితే మీకు మీకు స్కిల్స్ స్కిల్స్తో పాటు కోర్సు అన్ని నేర్పించి మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా మేమే అందజేస్తాము ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్నిప్లేస్ అయ్యేలాగా మేమే చూస్తామండి ప్రజెంట్ అయితే అన్నిటిలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో కాని పైథాన్తో కాని తరువాత డేటా సైన్స్ కాని మిషన్ లెర్నింగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి రేపు ఫ్యూచర్లో వచ్చేవి ఏఐ మిషన్ లెర్నింగ్ అయితే చాలా స్కోప్ ఉంది మీకు ఖచ్చితంగా అన్ని అర్థమయ్యే విధంగా మీకు మీరందులో మాస్టర్ అయ్యే విధంగానే మా ఫ్యాకల్టీ కాని మా ఉపాధ్యాయులు కాని బాగా నేర్పిస్తారు మీరు వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉందో చెప్తే అందులో మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాము మేము టెస్టింగ్ ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత టెస్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్కి టెస్టింగ్ కూడా బాగుందండి ఇప్పుడు టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు టెస్టింగ్లో జాయిన్ అవుతారా అండి ఓకే అండి మీరు వచ్చేటప్పుడు మీ మార్క్ లిస్ట్లు ఆధార్ కార్డు పాన్ కార్డ్ తీసుకురండి చెప్పండి అమౌంట్ అయితే థర్టీ కే ఉంటుందండి మీకు ఫుల్ కోర్సు నేర్పిస్తాము డైలీ త్రీ అవర్స్ ఉంటుందండి మీకు యాప్టిట్యూడు ఇంగ్లీషు రీజనింగ్ ఇవి కూడా సపరేట్గా వన్ అవర్ సపరేట్గా నేర్పిస్తారండి ప్లస్ త్రీ అవర్స్ వచ్చి కోర్స్ అండి

ఎంట్రన్స్ టెస్ట్ ఏముండదండి మీరు డైరెక్ట్ సర్టిఫికెట్స్ పట్టుకొని వస్తే మేము దాంట్లో చూజ్ చేసి మీకు అడ్మిషన్ ఇస్తాము అడ్మిషన్ ఇచ్చిన తరువాత మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ పెడతారండి లేదా కుదరదు అంటే ఆఫ్లైన్ కన్సల్టెన్సీ మా కంపెనీకి వచ్చి ఇక్కడ మీరు నేర్చుకోవచ్చండి అమౌంట్ అయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కదా అండి అమౌంట్లో అయితే ఎటువంటి తగ్గుదల ఉండదండి స్టూడెంట్స్ మీలాంటి స్టూడెంట్స్ ఏపీ ఏపీలో ఉండే ఈ టీఎస్లో ఉండే చాలామంది ఎవరైతే డ్రీమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఇలాగే జాబ్ ప్రొవైడ్ చేశాము అండి మా ద్వారా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు ఖచ్చి ఖచ్చితంగా వస్తుందండి

ఓకే అండి థ్యాంక్ యూ సరే అండి